మా గ్రామం నందు ఎన్నో అభివృద్ధి జరిగే వ్యాపారాలు జరుగుతున్నాయ్ ఇందులో ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన సరుకు రవాణ తిండికి సంబంధించిన పండ్లు పదార్ధాలు అన్నిటివి అభివృద్ధి జరుగుతున్నాయి వ్యాపారా రంగంలో ముఖ్యంగా మా గ్రామంలో ఆహార వస్తువులు అనగా ప్రొవిషన్స్ ఏదైనా మనకు ఇంటికి కావాల్సిన వస్తువులు మరియు మనము ఏదైనా కార్యక్రమానికి వాడాల్సిన పువ్వులు పండ్లు మొదలగునవి అన్నియూ లభించుచున్నాయి దినినే ఎంతోమంది ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే నేటితరం అవిగాన లేకపోతే చాలావరకు ప్రజలు ఇబ్బంది పడాల్సిన వస్తుంది అందుకు మా గ్రామస్థులు కూడక వీటికి అలవాటు వాటిని ప్రోత్సాహిస్తున్నారు ఇందులో ముఖ్యంగా చాలావరకు వ్యాపారాలు జరిగేది ఏదంటే కూరగాయలు పండ్లు పాల పదార్ధాలు నెయ్యి ఈ మొదలగునవి ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకనగా నేటితరంవారు ఇవి ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి ధన్యవాదములు